తెలంగాణలో తిరగడానికి ప్రదేశాలు అంటే చార్మినార్ ఇక విమానాశ్రయం మెట్రో రైల్స్ తిరగడానికి బస్సేస్ ఆర్టీసీ బస్సెస్ అండ్ ఆటోస్ ఉంటాయి చాలా మెట్రో అండ్ బస్సెస్ ఉంటాయి బైక్స్ బుక్ చేసుకోవచ్చు ర్యాపిడో లాంటివి చాలా సౌకర్యాలు ఉన్నాయి మెట్రో రైలు ఎయిర్పోర్ట్స్ అయితే రెండు ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి బేగంపేట ఎయిర్పోర్ట్ ఒకటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి అండ్ రైల్వేస్ వచ్చేసి చాలా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మలక్పేట రైల్వే రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఇంకా చాలా ఉన్నాయి వరంగల్ అటు అటు అండ్ హైదరాబాద్ తెలంగాణలో నాకు తెలిసినంతవరకు చాలా డెవలప్మెంట్ అయితే అయింది రోడ్ ట్రాన్స్పోర్టేషన్లో అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రకారం అండ్ ఇ ఇతర రోడ్లు కూడా చాలా బాగుంటాయి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటాయి కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నా కానీ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీస్ క్రియేట్ చేస్తూ ఉంటారు క్లియర్ చేస్తూ ఉంటారు ట్రాఫిక్ని

అండ్ ఇది ఒక మంచి అని నేననుకుంటున్నాను తెలంగాణలో ఉండడం ఒక కీ రీజన్ అనమాట